హలో

మేడం నమస్తే ఫోన్ షాప్ నుండి పని చేస్తున్నారా మాట్లాడుతున్నారా మేడం మీరు మేడం నాకు వన్ప్లస్ టెన్ ప్రో ఫైవ్ జి ఫోన్ కావాలి మేడం అది కాస్ట్ ఎంత మేడం దానిది ఫార్టీ ఫైవా ఓహ్ మొన్న మొన్న మా కుర్రోడు తెచ్చుకున్నాడు ఇరవై మూడు వేలకు మీరు నలభై ఐదు వేలు అంటే ఎలా మేడం ట్వెంటీ థర్టీ ట్వెంటీ థర్టీ అంటే ర్యామ్ ఎంత మేడం ఫోన్ది ఎయిట్ జిబి ర్యామ్కు నువ్వు నలభై ఐదు వేలు చెప్తావా మొన్న మా కుర్రోడు తెచ్చుకున్నాడు ముప్పై ఇరవై మూడు వేలకే ఎయిట్ జిబి ర్యామ్ అది

రెండు కెమెరాలు ఉంటాయి కదా మేడం

ఎలా ఉంటుంది కలర్స్ ఉన్నాయా ఫోన్లో బ్లాక్ కలరు గ్రే కలరు బ్లూ కలరు మాకు గ్రే కలర్ కావాలి షైనింగ్ రావాలి ఇలా బయటకు వెళ్తే ఫోన్ మోడల్ మోడల్ అనిపించాలి

అది ఫైవ్ జిబియే కదా మేడం

వన్ప్లసే కదా మళ్ళీ మాకు ఆగడం చెయ్యకు ఆగడం చెయ్యొద్దు మళ్ళీ డూప్లికేట్ ఉంటే ఏమంటారు అది పని చేయకపోతే మళ్ళీ తెచ్చిస్తాము వాపసు తీసుకుంటారా వన్ ఇయర్ వహ్

సరే మేడం రేపు ఇప్పుడు సాయంత్రం వచ్చి తీసుకుంటాను